తెలంగాణలో ప్రజలు పాల్గొనటానికి ఇష్టపడే ముఖ్యమైన సాంస్కృతిక సామాజిక వేడుకలు ఏమి అంటే చాలామంది ప్రజలు పాటలు పాడానిక డ్యాన్స్ వేయడానికి భరతనాట్యం వేయడానికి బతుకమ్మ ఇవి బతుకమ్మ డ్యాన్సులు వేయడానికి ఇలా చాలా ఇష్టపడుతు ఉంటారు ఆడపిల్లలు మంచిగా ఎయ్థర్ బతుకమ్మ పండుగ వస్తే మంచిగా చీర కట్టుకుని నగలు పెట్టుకుని శుభ్రంగా స్నానం చేసి జడలు పెద్ద పెద్దగా వేసుకుని పూలు వేసుకుని బతుకమ్మని తయారు చేసి బతుకమ్మను తీసుకువచ్చి అందరు బతుకమ్మను పేర్చి మంచిగా చప్పట్లు కొడుతు అలా చాలామంది ఇష్టపడతారు పాటలు కొంతమంది పాటలు పాడతారు కొంతమంది డ్యాన్స్ వేశారు కొంతమంది భరతనాట్యం వేయడానికి చాలామంది ఇష్టపడతారు భరతనాట్యం వేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారో అంతే ఇష్టంతో చేస్తారు వాళ్ళ భరతనాట్యం చూస్తుంటే చూసేవాళ్ళకి ఆశ్చర్యం పోవాలి అంత బాగా భరతనాట్యం వేస్తు ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు వినసొంపుగా ఎంత బాగా పాడుతారు ఆ పాటలు అది మన చదువు గురించి కానీ మన తల్లిదండ్రుల గురించి కానీ మనము ఎదిగే విధానం గురించి కానీ ఎన్నో విధంగా ఎంతో విధంగా పాటలు మనకి వినిపిస్తారు అంత బాగా పాడుతారు అంత బాగా అనిపిస్తుంది ఆ పాటలు పాడుతుంటే ప్రజలు ఎందరో చాలా ఎన్నెన్నో ఇష్టాలు ఉంటాయి డాన్స్ వేయడం కొంతమందికి మంచిగా రెడీ కావడము కొంతమందికి వేడుకలలో ఏదన్నా ఒకటి చేయడము డాన్సులు పాటలు భరతనాట్యములు ఇంకా ఆ యాక్టింగు ఇలా చాలా చేస్తారు పండుగల టైములో అయితే ఆడపిల్లలు మంచిగా తయారు కావడము డ్యాన్సులు వేయడము బతుకమ్మ టైములో చాలా ఉంటాయి ఆ బతుకమ్మ టైములో ఆడపిల్లలు మంచిగా రెడీ అయ్యి ప్రతీ ఒక్కరు మంచిగా రెడీ అయ్యి ఆ బతుకమ్మను మంచిగా చూడముచ్చటగా పేర్చి అది తీసుకువచ్చి ప్రతిఒక్కరు ఊళ్ళో ప్రజలందరు ఒక దగ్గర బతుకమ్మను పేర్చి పెట్టి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అంటు పెట్టి అందరు చప్పట్లు వేయడం ఆ పాటలు పెట్టుకుని ఎంతో చూడముచ్చటగా ఉంటుంది చూస్తుంటే అలా ఉంటుంది చాలామందికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి ఇలా కావాలి నేను అలా కావాలి చాలా ఇష్టాలు అంటు ఉంటాయి కొంతమంది యాక్ట్ యాక్టింగ్ కావాలి యాక్టర్ని కావాలని కొంతమంది సింగర్ని కావాలని ఇలా చాలా చాలా అంటే చాలా ఇష్టాలు ఉంటాయి ఊళ్ళలో అయితే పండుగలు చాలా ముచ్చట చాలా చూడముచ్చటగా చేస్తారు పొద్దుగల లేవగానే ఇంటి ముందు మంచిగా చల్లి ముగ్గులు వేసి సంక్రాంతి టైములో ముగ్గులు వేసి పెద్ద పెద్ద భోగీలు పెట్టి మంచి అన్నాన్ని చికెను మటను ఇవి చేసుకుని తినడం ఎంతో మంచిగా ఉంటుంది పల్లెటూర్లల్లో చాలా బాగా ఉంటుంది ఎన్ చాలామంది ప్రజలు పాల్గొంటారు వాళ్ళకి ఇష్టమైన దాంట్లో పాటలు పాడడం డాన్సులు వేయడం వాళ్ళకంటు వాళ్ళకు కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి అందులో పాల్గొంటారు డ్యాన్సులు వేస్తారు పాటలు పాడతారు బతుకమ్మ దగ్గర కోలాటాలు కోలాటాలు ఇంకా చాలా చాలా బాగా వేస్తారు కోలాటాలు నేర్చుకుని ఇక చాలా కష్టపడతారు డ్యాన్స్ నేర్చుకోడానికి భరతనాట్యం నేర్చుకోడానికి చాలా కష్టపడతారు కోలాటాలకి ఆ బ వా వాళ్ళు వేసుకునే విధానం వాళ్ళ చీరలు వాళ్ళ నగలు వాళ్ళు వేసుకునే జుట్టు విధానం పూలు అందమైన బొమ్మలా అందమైన కుందటి బొమ్మలా తయారు అయ్యి కొలాటు కోలాటాలు వేస్తుంటే ఎంత బాగుంటుందో చాలా ముచ్చటగా కోలాటాలు వేస్తారు మనిషి అన్నాక ప్రతీఒక్కరికి ఇష్టా ఇష్టాలు ఉంటాయి నేను ఇది కావాలి నేను అది కావాలి అంటు చాలామందికి ఉంటాయి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఇష్టంగా కష్టపడి ఎంతో కష్టపడి వాళ్ళు నేర్చుకుని మంచిగా చూడముచ్చటగా డ్యాన్స్ వేస్తారు పాటలు పాడతారు నాట్యం వేస్తారు కోలాటాలు వేస్తారు చాలా బాగుంటుంది ప్రతీఒక్క మనిషికి తెలంగాణలో ప్రతీ ఒక్క మనిషి ప్రతీ ఒక్క ప్రతీ ఒకరు ఎవరికైనా వాళ్ళకంటు ఇష్ట ఇష్టాలు ఉంటాయి కొన్ని కొన్ని వేడుకలలో డాన్సులు బాగా వేస్తారు పాటలు బాగా పాడతారు కోలాటాలు వేస్తారు పండుగ పండుగ ఈ పండుగకి ఎలా తయారు అవుతారు అలా తయారు అవుతారు ఏ పండుగకి ఏం చేయాలి బతుకమ్మకి బతుకమ్మకి బతుకమ్మ వేయడం పేర్చడము చప్పట్లు కొట్టడము పాటలు పాడడము డీజే పెట్టుకుని వేయడము సంక్రాంతి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయడము గొబ్బెమ్మలు పెట్టడము అన్నము పెట్టడము ఇలా కొన్ని చెట్ల కింద పండుగ కాని చెట్ల కిందకి పోవడం మంచిగా ఆడికి పోయి అన్నం చేసుకోవడం తినడము మంచిగా డ్యాన్సులు వేసుకోవడము ఇలా చాలా రకాల కి కిలకలు చాలా రకాల అంటు ఉంటాయి అక్కడకి పోయి వంటకాలు చేసుకుంటారు మంచిగా అందరితో పాటు కు కుటుంబ సభ్యులతోపాటు బాగా సంతోషంగా తిని తాగి మంచిగా ఉండి వస్తారు బతుకమ్మ బతుకమ్మ టైమ్లా ఎవరి హడావిడి వాళ్ళదే ఉంటుంది బోనాల పండుగ అంటు బోనాలు తయారు చేయడము అమ్మవారి దగ్గరకి తీసుకు తీసుకువెళ్ళడం ఇలా చాలా పండుగలు ఇష్ట ఇష్టాలు చాలా ఉంటాయి